హేయ్ బాబు సెకండ్ హ్యాండ్ ఫోన్ అసలు ఎవరూ కొనకూడదు నాకు తెలియక తెలిసినవాడు కొట్టువాడు అని వెళ్లి ఫోన్ కావాలంటే వాడు అన్న భలే ఉంది అన్న మంచి ఫోన్ అని చెప్పి ఫోన్ ఇచ్చాడు అది ఇంటికి తీసుకెళ్ళాను చూస్తే బాగానే ఉంది డోములుగీములు మార్చాడు అవి అన్ని చేేశాడు ఇంటికి తీసుకెళ్ళి ఫోన్ ఒక్క రోజు రెండు రోజులు వాడగానే ఇక స్టార్ట్ అయింది సరిగా ఇంక సౌండ్ వినపడట్లేదు డిస్ప్లే కనపడట్లేదు కాల్లు అందట్లేదు నేను అసలు ఎందుకు తీసుకున్నాను రా బాబు జీవితంలో ఎవడైనా మనమైనా ఇంట్లో వాళ్ళైనా బయటవాళ్ళైనా సెకండ్ హ్యాండ్ ఫోన్ జోలికైతే అసలు వెళ్ళకూడదు వాడి దగ్గర చూస్తేనేమో ఫోటో తీస్తే బాగానే ఉంది మరి ఏం చేశాడో మన దగ్గరకి వచ్చి ఫోటో చూస్తేనేమో బోజర బోజరగా ఉంటుంది రావడంలేదు వీడియో కాల్స్ రావడంలేదు అన్ని తలకాయ నొప్పుగా ఉంది ఎవరూ కూడా తెలిసి తెలిసి సెకండ్ హ్యాండ్ ఫోను కొనకూడదు